వ్యాపారంలో ఉపయోగించే సహజ వనరులు ఈ వాతావరణంలో మానవ ప్రభావం లేని ప్రదేశాలలో సహజంగా ఏర్పడతాయి సహజ వాతావరణం ప్రకృతి పరిసర ప్రాంతాలు వాటి జీవన వైరుధ్యాల్ని బట్టి సహజ వనరులను వర్ణించవచ్చు ఈ సహజ వనరులనే ప్రకృతి వనరులు అని కూడా అంటారు ఉదాహరణకి భూమి నీరు మత్స్య సంపద అడవులు ఖనిజాలు వాతావరణం వర్షపాతం ఇవన్నీ ప్రకృతిలో భాగమే ఇలా మనకు లభించే గాలి నీరు అడవులు బొగ్గు పెట్రోలు సహజ వాయువులు వంటి మొదలైన శిలాజ ఇంధనాలు కూడా సహజ వనరులే అయితే భూమిపై లభించే ఈ వనరులన్నీ చాలా వరకు ఉపరితలమైన కానీ పెరుగుతున్న జనాభా అవసరాలను వీటిని అపరిమితంగా వాడుతున్నారు ఈ పరిమితమైన సహజ వనరులు దుర్ దుర్వినియోగాన్ని నివారించడానికి సరైన యాజమాన్య విధానాలు అవసరం దీనివలన సహజ వనరులు సక్రమ పంపిణీ జరిగి ప్రజల జీవన విధానాల్లో అభివృద్ధి జరుగుతుంది